మన భారత దేశంలో ఇప్పుడు ఉన్న వాతావరణమైతే వర్షాలనేవి చాలా ఎక్కువగా పడ్డాయి అది జమ్మూ అండ్ కాశ్మీర్ అటు సైడ్ అయితే చాలా ఎక్కువగా పడ్డాయి కొండచర్ల అనేవి విరిగిపోయాయి ఆ మంచు కరవడం వల్ల రాను రాను అక్కడ ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది అలానే మన ఆంధ్రాలో అయితే విజయనగరం జిల్లాలో వర్షాల పడక ఇక్కడ పంట పొలాలు ఎండిపోతున్నాయి నీరు లేక దానివల్ల రైతులకి చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ వర్షాలు ఎక్కువ పడితేనే పంటలనేవి బాగా పండుతాయి కానీ వర్షాలే పడట్లేదు అలానే ఎండ కూడా చాలా విపరీతంగా ఉంటుంది అసలు బయట అసలు అడుగు పెట్టలేక పోతున్నాము అంత ఎండగా ఉంది ఇంకా చలికాలం వస్తే నార్మల్ గా ఉంటుంది మార్నింగ్ నైట్ చలి వేస్తుంది డే టైం అయితే చాలా ఎండ ఎక్కువగా ఉంటుంది అసలు చలి వెయ్యట్లేదు